ఒక్కొక్క పండగకి ఒక్కొక్క లాగా చేసుకుంటారు వంటలు దసరాకి ఏమో మటన్ చేపల కూర చికెన్ కూర చేసుకుంటారు చేపలు తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడగాలి అంతా పసుపు వేసి కడగాలి కడిగాక గిన్నె తీసుకొని పొయ్యి పెట్టి గిన్నెలో నూనె పోయాలి పో నూనె పోసాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్నాక నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు ఫస్ట్ ముందుగా ఉల్లిగడ్డలు కా కోసిపెట్టుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకున్నాక ఉల్లిగడ్డలు ఉడికినాక చింతపండు పులుసు వేయాలి చింతపండు పులుసు పోసి తరువాత కారము ఉప్పు పసుపు మిగతా మసాలాలు వేసాక చా ఒక పది నిమిషాలు పాటు ఉడకబెట్టాలి ఉడకబెట్టినాక తరువాతకి చేపని తీసుకొచ్చి అండ్ల వేయాలి చేపలు తీసుకొచ్చి వేసేయాలి వేసి చేపలు మంచిగా కడిగిన చేపలని దాటి కడిగిన చేపలకి పసుపు ఉప్పు కారం పెరుగు అల్లం వెల్లులి అవన్నీ వేసి కడిగి వాటికి పెట్టాలి ముందుగా ఒక్క గంట ముందు పెట్టి పెట్టుకోవాలి తరువాతకి అవి తీసుకపోయి ఆ కూరలో వేయాలి వేసాక ఉడకబెట్టాలి ఉడకబెట్టినాక ఒక ఇరవై నిమిషాల పాటు పెట్టాక ఆ కూర వస్తుంది వచ్చినదాన్ని పొయ్యి బందు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అప్పుడు చేపల కూర అవుతుంది అట్లా చికెన్ కూడా తీసుకొచ్చుకోవాలి చికెన్ తెచ్చుకొని మంచిగా కడగాలి కడిగినాక పసుపు వేసి కడగాలి కడిగి గిన్నె పెట్టుకోవాలి నూనె పసుపు కా అల్లం వెల్లిగడ్డ జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని చికెన్ వేసుకోవాలి వేసుకొని ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకున్నాక చికెన్ వేసుకోవాలి చికెన్ వేసినాక చికెన్ని మంచిగా అటు ఇటు అని అని పెట్టాలి పెట్టినా అండ్ల వేసుకోవాలి అందులో వేసినాక కారం ఉప్పు మసాలాలు గసగసాలు అన్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకబెట్టాలి ఉడకబెట్టినాక చికెన్ వస్తుంది వచ్చినాక లాస్ట్కి కొత్తిమీర కల్యామాకు వేసుకోవాలి వేసుకొని పెట్టుకోవాలి మటన్ కూడా అట్లనే కడగాలి కడిగి గిన్నె పెట్టి నూనె పెట్టి వేసి ఉల్లిగడ్డలు పసుపు అన్నీ వేసి తరువాతకి ఉల్లిగడ్డలు ఉడికాక చి మటన్ కూర వేసుకోవాలి మటన్ వేసినాక కారం ఉప్పు మసాలాలు వేసుకోవాలి అంతా అయ్యాక ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకబెట్టి ఉడకవెట్టినాక అలా మసాలా అవి వేయాలి వేసాక మటన్ కూర అవుతుంది అదే వినాయకుని పండగకి ఏమో ఆకు కూర ఆకు కూర చేసుకుంటాము వినాయక పండగకి ఆకుకూర తెంపు కోసుకోవాలి అవి గ్యాస్ వె పెట్టాలి పెట్టి అలా ఆకులు వేసి నూనెలో వేయించాలి వేయించినాక తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ప్రక్కన పెట్టుకొని నూనె పోసి జీలకర్ర ఆవాలు మెంతులు వేసి ఎండిపోయిన మిరపకాయలు వేసి అటు ఇటు అని ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు వేసినాక ఆకుకూర వేసి తరువాతకి ఇట్లా ఒక పది నిమిషాల పాటు ఉడకబెట్టి తరువాతకి పెట్టాలి అట్లా చేయాలి ఇంకా ఉగాది ఉగాదికి ఏమో బచ్చప్పాలు చేసుకుంటారు షర్బత్ చేసుకుంటారు బచ్చప్పాలకి ఏమో గోధుమపిండి ఇంకా పప్పు చక్కెర బెల్లంతో చేసుకుంటారు చేసుకుంటారు అదేమో బక్షప్పలూ చేసుకుంటారు ఉగాదికి సంక్రాంతికి ఏమో చికెన్ మటన్ తెచ్చుకుంటారు కనుమకి ఏమో కనుమకి చికెన్ మటన్ తెచ్చుకుంటారు భోగి రోజు ఏమో కూరగాయలు తింటారు కూరగాయలు ఎట్లా అంటే వండుకొని కట్ చేసుకొని అవి తిని వేసుకుంటారు ఇంకా అట్లా ఒక్కొక్క పండగకి ఒక్కొక్కలా వేసుకుంటారు కూరగాయల భోజనం చేసుకుంటారు దసరాకి దసరాకి ఇంకా ఫిష్ కాదు ఎగ్ గుడ్డు కూర కూడా చేసుకుంటారు రాఖీల పండగ రాఖీల పండగ కూడా చికెను మటన్ తెచ్చుకుంటారు రాఖీల పండగకి అట్లా తెచ్చుకుంటారు తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజు కూడా ఇంకా ఎక్కువ ఆ రోజు చేపలు తెచ్చుకుంటారు చేపలు తెచ్చుకొని చేపల పులుసు పెట్టుకుంటారు చేపల పులుసు పెట్టుకుంటారు దీపావళి దీపావళికి ఏమో పాయసం చేసుకుంటారు పాయసం చేసుకొని తింటారు పాయసం ఏమో పాలు సేమియా తెచ్చుకొని చేసుకుంటారు దీపావళికి కార్తిక పౌర్ణమి కార్తిక పౌర్ణమికి కూడా అట్లనే చేసుకుంటారు ఇంకా సమ్మక్క పండగ సమ్మక్క పండగకి కూడా చికెను కోడిని కోస్తారు కోడిని కోసి కడిగి గిన్నె పెట్టి నూనె పోసి చేస్తారు కోడికూర చేసి తింటారు ఇంకా మల్లన్న జాతర మల్లన్న జాతరకి కూడా మటన్ చేసుకుంటారు మటన్ చేసుకొని దాన్ని బాగా ఉడకబెట్టి దానిలో కారం ఉప్పు వేసి తింటారు అదే సమ్మక్క కార్తిక పౌర్ణమికి నోముకుంటారు నోములో కూడ నోములకు కూరగాయల భోజనం ఇంకా ఈ ఆలుగడ్డ టమాట బెండకాయ చారు సోరకాయ చారు అలాంటివి చేసుకుంటారు సమ్మక్క పండగకి సమ్మక్క పండగ సమ్మక్క పండగకి ఏమో చికెన్ తెచ్చుకొని చికెన్ అవి చేసుకుంటారు అట్లా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క కూరలు తెచ్చుకొని చేసుకుంటారు ముందుగా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క తీరుగా ఒకరు మటన్ ఒకరు చికెన్ ఒకరు చేపలు ఒక్కొక్కరు ఒక్కరు రొయ్యలు ఒకరు పీతలు ఇంకో కొంత మంది కూరగాయల భోజనం తినేవాళ్ళు ఉంటారు కూరగాయలు తెచ్చుకొని చేసుకుంటారు అట్లా ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు కూరలు మా ఇంట్లో ఏమో చికెన్ మటన్ తింటాము ఇంకా కూరగాయ భోజనాలు కూర కూరలు ఆకుకూరలు ఇంకా టమాటలు బెండకాయలు అలాంటివి కూడా తింటాము మా ఇంట్లో ఇంకా

శివరాత్రికి శివరాత్రికి కందగడ్డ ఉడకబెట్టుకుంటాము కంకులు తీసుకొచ్చి దేవునికి నైవేద్యం పెడతాము కంకులు కందగడ్డ అంగూర్లు పుచ్చకాయ అలాంటివి ఒక్కొక్క తీరు పండుని తీసుకొచ్చి దేవునికి నైవేద్యం పెడతారు ఆ రోజు కూడా కూరగాయల భోజనం తెచ్చుకొని వండుకుంటారు ఇంకా ఆ రోజు ఒక్కపొద్దు ఉంటారు ఒక్కపొద్దు ఉండి అట్లా ఒక్క ఒక్క రా రాత్రి పన్నెండు గంటల వరకు ఉండి తరువాతకి పండ్లు తిని ఉంటారు